మేము మొన్న తిరుపతెల్లాము తిరుపతేంటంటే మేము ట్రయిన్లో వెల్లాము సో అక్కడ జర్నీ మాకు సరిగ్గా అవ్వలేదు అదే ఎమైందనంటే మేము జర్నీ రిజర్వేషన్ చేస్కుంటే రిజర్వేషన్ ఎమైందనంటే వెయిటింగ్ లిస్ట్ లో ఉంది మేమింకా నుంచు కుర్చోని కొంసేపు నుంచుని కొంసేపు అలా వెల్లాము వెల్లీ మేము అక్కడికెల్లి మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి దిగాము అక్కడ దిగి మార్నింగ్ వెల్లీ మార్నింగే ఇంకక్కడికెల్లి ఆ అక్కడ కింద బ్రెష్ చేసేసి స్నానం చేసే స్నానం చేసేసి పై కొండెక్కాము కొండేక్కడానికి మేమ్ మా మమ్మీ వాళ్ళేమో కొండెక్కారు నేను అన్నయ్య వాళ్ళు మేమందరమేమో ఆ వానలో వెల్లాము తమ్ముడు వాళ్ళేమో వా కొండేక్కొచ్చారు తమ్ముడు వాళ్ళు అక్క వాళ్ళు కొండెక్కొచ్చారు ఇంక మేమ్ త్వరగా వెల్లిపోయాం వాళ్ళొచ్చేసరికి ట్వల్ ఓ క్లాక్ అయిపోయింది ఈవ్నింగ్ మేమ్ నైన్ ఓ క్లాక్ కల్లా వెల్లిపోయాం పైకి కానీ అక్కడ చాలా అంటే చాలా బాగుంది మేమ్ చాలా ఎంజోయ్ చేశాం రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు రెండు రూమ్స్ తీసుకున్నాము మాది జాయింట్ ఫ్యామిలీ అయ్యేసరికి సరిపోదని చెప్పి టూ రూమ్స్ తీసుకున్నాము అయితే అక్కడంతా బాగా ఎంజోయ్ చేసాం ఫస్ట్ దే దర్శనం కా దర్శనం అవ్వలేదు ఫస్ట్ డే వెళ్ళి టోకెన్ తీసుకొని సెకెండ్ డే ఆ ట్వల్ ఓ క్లాక్కి దర్శనానికె లైన్లో కెల్తే ఫోర్ ఓ క్లాక్ కల్లా వచ్చేసాం బైటికి ఇంకొచ్చేసాకా ఇంక రెస్ట్ తీస్కుని కొంసేపు ఆ పైనున్న కాంప్లెక్స్ లో షాపింగ్ చేసేసి ఇంక కిందికి దిగిపోయాం నెక్స్ట్ డే మార్నింగు ఎర్లీ మార్నింగు సెవెన్ ఓ క్లాక్కి దిగాము సెవెన్ ఓ క్లాక్కి దిగిపోయాకా ఇంక కింద గా కొండ దిగే కింద ఆంజనేస్వామి గుడుంది ఆంజనేస్వామి గుడి దర్శనం చేస్కుని ఇంక తర్వాతేమో మంగాపట్నం గోవిందరాజ స్వామి గుడి శ్రీనివాస మంగాపట్నం ఆ అలాగే కాళహస్తీ ఈ నాలుగు చోట్లూ చూసుకున్నాము బాగా ఎంజోయ్ చేశాం బస్లో ఎల్లాం అప్పుడు ఆ ఇంకా మామిడికాయ తిన్నాము అది బస్ జర్నీ కొంతమందికి పడతది కొంతమందికి పడదు కాబట్టి మా పిన్నేంచేసిందంటే మామిడికాయ తీసుకుంది తీసుకోవడం కాదు మేము తింటున్నందుకు మాక్కూడా వికారంగా ఏం అనిపించకుండా ఉంది అలాగే ఐస్క్రీమ్ తిన్నాము దారిలో ఇంకా మ్ దారిలో పానీపూరీ తిన్నాము మ్ అలాగే స్వీట్ కార్న్ తిన్నాము ఇలా చాలా తినుకుని తినుకుని అలా ఇంకా తింటూ అలా అన్నీ అలా దర్శనం చేస్కుని అన్నీ ఒకొక్కటి ఇప్పుడు మంగాపట్నం వెళ్ళేసరికి గంటన్నర శ్రీనివాస మంగాపట్నం గంటన్నర అలాగే ఇస్కాన్ టెంపుల్కెళ్ళాము అక్కడికెళ్ళేసరికి ఒకా హాఫ్ ఎన్ అవర్ పట్టింది దగ్గరే అన్నారు కాలహస్తి వెళ్ళాము అలాగే ఆ గోవిందరాజ స్వామి గుడి ఇదంతా చూసి మేము రిటన్ అయిపో రిటన్ ఒచ్చేసి రైల్వే స్టేషన్ కెళ్ళేసరికి నైట్ నైన్ ఓ క్లాక్ అయ్యింది నైన్ ఓ క్లాక్ ఇంక రైల్వే స్టేషన్లో ఉండి టెన్ ఓ క్లాక్కి ట్రైన్ వస్తే టెన్ ఓ క్లాక్కి ట్రైన్ ఎక్కేసి ఎక్కేశాము రిజర్వేషన్ అయ్యింది వైటింగ్ లిస్ట్ కన్ఫామ్ అయ్యింది వెళ్ళేడప్పుడు సో ఇంకా రిజర్వేషన్ అయిపోయింది కాబట్టి వచ్చేసేడప్పుడు మేము వచ్చేసారికి ఆ ఎయిట్ ఓ క్లాక్ అయ్యింది మా ఇంటికొచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఆ ఇంటికొచ్చేసి ఆ ఫ్రెష్ అయిపో ఫ్రెష్అప్ అయిపోయి అందరం ఆ గుడికీ ఆ దుర్గమ్మ తల్లి గుడికీ వేళ్ళడం మా ఆచారం కాబట్టి తిరుపతెల్లొచ్చిన ప్రతీసారి దుర్గమ్మ తల్లి గుడికెల్తాం అలా గుడికెల్లి పైన దర్శనం చేసుకుని అలాగే పైన భోజనం తినేసి వచ్చేసాం